నమస్తే చెప్పండి ఎం కావాలండి మీకు ఉన్నాయండి చెప్మంటారా ఎం కావాలో మీకు నోకియా జీ ఫోర్టి టు సామ్సంగ్ గెలాక్సీ ఎం ఫోర్టీన్ రియల్మి నార్జో ఫైవ్ ఫిఫ్టీ త్రి సామ్సంగ్ గెలాక్సీ లోనే ఎం ఫోర్ డార్క్ బ్లూ అ ని వస్తుంది కాదా అండి మళ్లీ అందుట్లోనే సామ్సంగ్ గెలాక్సీ లోనే లైట్ గ్రీన్ అని చెప్పి వస్తుంది నోకియా సి టువల్వ్ ఆండ్రాయిడ్ అండ్ ఇంక ఎం కావాలండి మీకు ఎంతలో కావాలండి అసలు పది వేలు పదిహేను వేల్లో అంటే నేను చెప్పాను కదా సామ్సంగ్ గెలాక్సీ ఎం ఫోర్టీన్ అని అది పదిహేను వేలు పడతుందండి ఏంటిది ర్యామ్ అండి సిక్స్టీ ఎంజీ అండి అన్ని బాగుంటాయి అండి స్టోరేజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎం ర్యామ్ సిక్స్ జిబి అండి అన్ని క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయి అండి కెమెరా క్వాలిటీ గట్రా కెమెరా లో తీసుకునటై వస్తాయి అండి పిక్స్ అసలు మీకు ఇఎంఐ కూడా సదుపాయం ఉందండి అవునండి మీకు ఎం ఫోన్ ఇది కావాలంటారా అండి చల్ సామ్సంగ్ గెలాక్సీ ఇవ్వమంటారా మీకు సరే నండి